నా పేరు శ్రీదేవి నేను తరచుగా మీ రెస్టారెంట్లో ఆహారం తరచుగా ఆర్డర్ చేస్తూ ఉంటాను అలాగే ఇప్పుడు కూడా కొన్ని ఆహార పదార్థాలు ఆర్డర్ పెట్టాను కానీ మేము ఇటీవలే ఇల్లు మారిపోయాము

కు నాకు ఆహారాన్ని అందించే వ్యక్తికి తెలియజేయగలరు లేదా నాకు అతని నెంబర్ చెప్పండి అప్పుడు అతనికే నేను మా క్రొత్త చిరునామాను వారికి సూచిస్తాను ధన్యవాదములు